హలో హలో

చెప్పండి ఓకే అన్న ఖచ్చితంగా దొరుకుతుంది

ఓకే బ్రో చేస్తాం మేము చెప్తాం మేము వచ్చినాక చూస్తాం ఫస్ట్ అక్కడ ఏమైంది ఏం పోయింది ఏంటిదని చూసినంకా మేము రాసి ఇస్తాము షాప్ ఉంటుంది దగ్గరలోనే మన పెద్దపల్లిలో దగ్గరుంటాయి మంచివుంటాయి అక్కడ తెచ్చుకో అక్కడికెళ్ళి తెచ్చుకుంటే మేమే పిక్ చేసి ఇస్తాం కొంచెం తక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్లో కూడా చేసి చేస్తాం ఇంకా మీరు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి మేము చేసి ఇస్తాం ఓకే బ్రో అంటే మీ పా వర్క్ని బట్టి చెప్తాం మేము చుసినాకా చెప్తా బ్రో దాన్ని ఎట్లా ఏం చేసుడు ఏంటా అనేది చుసినాక చెప్తా మంచిగా ఉంటుంది మన వర్క్ అయినా గానీ మన ప్రోడక్ట్ అయినా గానీ ఎక్కడ ఎక్కడైనా తెపించినా తెచ్చుకున్నయి బాగుంటాయి బ్రో మీరు తెలుసుకోండి కావాలంటే మేము లైట్స్ మేము రాసి ఇస్తాము మీరు ఖచ్చితంగా ఫస్ట్ చూడాలి చూసిన తరువాతనే మేము ఏంటిదని ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చెప్పగలం మీరు ఎక్కడనో చెప్తే ఎక్కడెక్కడనో ఎయ్యాల్నో చెప్తే మేం ఖచ్చితంగా మా వాళ్ళొస్తారు మేము కూడా వస్తాం సెట్ చేస్తాం చేస్తాం వర్క్ వీళ్ళళ్ళా కాకుండా కొంచెం డిస్కౌంట్ కూడా ఎక్కువిస్తాం మనం మన కాడ మీకు ఏ లైట్స్ అయినా గానీ ఏవైనా గానీ ఏదైనా రిపేర్కొచ్చినా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాం

ఓకే ఏం ఇబ్బంది ఉండదండి మీకు ఎప్పుడన్నా ఒకవేళ ఇంకేమన్నా సమస్య వస్తే మా వాళ్ళు వస్తారు మా ఒకసారి ఒక కాల్ చేస్తే సరిపోతుంది ఒక అఫెన్ అవర్లో అక్కండుండి రిపేర్ స్టార్ట్ అవుతుంది మీకేమన్నా రిపేర్ వచ్చినా కానీ లేకపోతే ఏమన్నా బల్బు ఏమన్నా కావాలన్నా ఎంత ఎంత వోల్టేజ్ అని అవన్నీ చెప్తారు మా వాళ్ళు క్లియర్గా

అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి బ్రో మా దగ్గర అన్నీ ఉంటాయి చాలా మంచిగా తక్కువ కాస్ట్కి కూడా చేసిస్తాం మీకు ఇంకా హై ప్రోడక్ట్ కావాలి కొంచెం ఎక్కువ వారెంటీతోని కావాలి గ్యారెంటీతోని కావాలన్నా గ్యారెంటీ కూడా మేము ఇస్తాం మా దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయి బ్రో

రండి బ్రో ఖచ్చితంగా రండి ఓకే బ్రో మీకు ఇంకా ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఇంకా డిస్కౌంట్ ఎక్కువనే ఇస్తాం ఖచ్చితంగా రండి

లైట్సా ఇప్పుడు కొంచెం అడ్వాన్స్గా ఎలక్ట్రికల్ ఐటెమ్స్ ఏం వచ్చినాయంటే ఎల్ఈడి వచ్చినాయి బ్రో ఎల్ఈడి చాలా ఎక్కువ అంటే లైట్సింగ్ చాలా ఎక్కువ దూరం వరుకు కొట్టుతుంది ఇప్పుడింకా ఇంకా ఇంక అంటే ఇప్పుడు మన ఈ స్ట్రీట్ లైట్స్కి ఉంటాయి కదా అట్ల ఆ లైటే అందులా ఇప్పుడు నార్మల్ మన హౌస్లో ఎట్లా ఉంటుందో మన నార్మల్ ట్యూబ్ లైటు అంత వెలుగుతోని వచ్చేవి కూడా ఇప్పుడు కొంచెం అంత మార్కెట్లోకి వచ్చినాయి బ్రో అవి కూడా మన దగ్గర అవైలబుల్ ఇంకా అందరికన్నా ఇంకొంచెం తక్కువ ఏస్తాం మీరు వస్తే ఒకవేళ ఖచ్చితంగా ఇస్తాం ఓకే బ్రో ఖచ్చితంగా రండి మా షాప్ మీకు నచ్చుతుంది మా ప్రోడక్ట్ కూడా నచ్చుతాయి మా వర్క్ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మీకు వర్క్ ఒకవేళ బాగుంటే ఇద్దరు ముగ్గురు నలుగురు దాక వస్తాం ఒకవేళ తక్కువనే ఉంటే మా కస్టమర్ మా ఉంటారు మా దగ్గర చేసేవాళ్ళు వాళ్ళని పంపిస్తే మీకు ఫాస్ట్గా చేసేస్తారు మీకు ఎక్కువ టెన్షన్ తీసుకోవల్సిన పనేం లేదు ఛార్జ్ ఏం లేదండి జస్ట్ ఆ వర్క్ చేసుకున్నందుకే దాని కోసమే తీసుకుంటాం అంతే ఏమన్నా ఇంకా అంటే ఆ పని చేసుకుమేదప్పుడు సప్పోజ్ ఒక లైటో లేదు ఇంకేమన్నా ఎలక్ట్రికల్ ఏదన్నా ఒక మెటీరియల్ వెళ్ళిందనుకో ఆ మెటీరియల్ రాసిస్తాం తెచ్చుకునేంత సేపు కూడా మేము అక్కడే వెయిట్ చేస్తాం ఆ షరతు మీకు చేసి ఇచ్చినాకనే మా వాళ్ళొస్తారు అవును డెఫినిట్గా మీకు నచ్చుతుంది వర్క్ అయినా గానీ ప్రోడక్ట్స్ అయినా గానీ మన దగ్గరే షాప్ ఎలక్ట్రికల్ షాప్ కూడా మనదే ఉన్నది ఓకే బ్రో ఖచ్చితంగా రండి చూసుకోండి ఇంకా డిస్కౌంట్ కూడా మీకు ఎక్కువనే ఇస్తాం అంటున్నాం కాబట్టి ఇంక ఖచ్చితంగా రావాలి మీరు

ఉన్నాయి మా పెద్దపల్లిలో ఈ సైడు మొత్తం కొత్తగా స్ట్రీట్ లైట్స్ మొత్తం మాదే వర్క్ మొత్తం మేమే చేసాము కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి వర్క్ గురించి అయితే డౌట్ ఉంటే అడగండి చూడండి అవును అవును అందులో ఇంతవరకు ఒక రిపేర్ కూడా రాలేదు ఒకవేళ వచ్చినా గానీ విత్ ఇన్ ఫాస్ట్గా వన్ డేలో అయిపోతుంది అది కొంచెం పెద్ద అపార్ట్మెంట్ కదా అది మొత్తం మాదే అండి కాంట్రాక్టు మొత్తం మాదే మేమే చేసేసినాం దాన్ని చూడండి ఎంత లైటింగ్ ఉన్నదో చూడండి ఒకసారి అందులోకెల్లి కూడా కనుక్కోం డి డౌట్ ఉంటే

బ్రో వర్క్ విత్ ఇన్ అంటే మీ ఒకవేళ అపార్ట్మెంటా మీరు ఇల్లా ఎట్లా ఎట్లా దేన్ని బట్టి దానికి ఉంటది ఒక వన్ డేలో కంప్లీట్ చేసేది ఇంకొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ చేసిస్తాం ఒకవేళ మీకు కావాలంటే ఓకే బ్రో ఓకే బ్రో మేము ఖచ్చితంగా చేస్తాం బ్రో మీకు నాణ్యమైన పనైతే మీకు ఖచ్చితం చేసిపెడతాం బ్రో ఏం అందులో తొందర పాటులో ఏం మిస్టేకు అట్లా ఏం ఉన్నాయి మా వాళ్ళు అందరూ ఎక్స్పీరియన్స్డే ఉన్నారు మీ ఇళ్ళైనా కానీ మీ ఇంటి దగ్గర ఎక్కడైనా కానీ మేము లైన్ కనెక్షన్ తీసికొచ్చి మీ ఇంటి దాకా అన్నీ తెచ్చి ఇచ్చే బాధ్యత మాది

ఓకే బ్రో

ఓకే ఓకే రైట్ త్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు ఓకే